ఏలూరు జిల్లాలో అనేక ప్రభావంతమైన స్వచ్చంధ సంస్థలు మరియు సామాజిక వ్యవస్థలు ఉన్నాయి వాటిలో కొన్ని ఏంటంటే మిషనరీ ఆఫ్ చారిటీ ఈ సంస్థ పేదలకు ఆహారం ఆరోగ్యం సంరక్షణ మరియు విద్యను అందిస్తుంది ఇది జిల్లాలోని అనేక వృద్ధాశ్రమాలు పిల్లల సంరక్షణ గృహాలు మరియు దత్తత గృహాలను కూడా నిర్వహిస్తుంది అలాగే తుంగల్ చారిటబుల్ ట్రస్ట్ ఈ సంస్థ పేదలకు ఆర్థిక సహాయం ఉపాధి అవకాశాలు మరియు సామాజిక సేవలను అందిస్తుంది ఇది ఏలూరు జిల్లాలో అనేక గ్రామీణ గ్రామల్లో పని చేస్తుంది అలాగే ఇంకొన్ని చారిటీ ట్రస్ట్లు విద్యా భి వృద్ధులకు పిల్లలకు మరియు అనాథలకు ఆరోగ్య సంరక్షణ విద్యా మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ జిల్లాలో అనేక వృద్ధాశ్రమాలు పిల్లల సంరక్షణ గృహాలు మరియు దత్తత గృహాలును కూడా నిర్వహిస్తుంది ఈ సంస్థలన్నీ వివిధ అవసరాలకు ఆదుకుంటాయి ఈ సంస్థలు పేదరికం ఆహారం ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను అందించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడతాయి ఈ సంస్థలో ఆరోగ్య సంరక్షణ అలాగే విద్యను అందించడం అలాగే వృద్ధులకు పిల్లలకు మరియు అనాథలకు సామాజిక సంరక్షణ అందించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడుతాయి ఈ జిల్లాలో నిరాశ్రయ కుటుంబాల సంఖ్య పెరుగుతుంది ఇదే పేదరికం ఆర్థిక అసమానత మరియు ఇతర కారణాల వల్ల జరుగుతుంది ఈ సంస్థలు ఈ కుటుంబాలకు ఆహారం ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను అందించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయి ఈ సంస్థను సమాజంలో సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి అవీ పేదరికాన్ని తగ్గించడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తున్నాయి